సర్ నా టికెట్ పోయింది సార్ లేదు సార్ నేను నిజంగానే లాస్ట్ స్టేషన్లోనే టికెట్ తీసుకొని ఎక్కాను సార్

అదే తెలియట్లేదు సార్ నా టికెట్ కనిపించట్లేదు సార్ కేసు ఏమి బుక్ చేయద్దు సార్ నేను నిజంగానే టికెట్ తీసుకున్నాను సార్ కావాలంటే ఫైన్ వేయండి సార్ సార్ నేను నిజంగానే టికెట్ తీసుకున్నాను సార్ కానీ అదెక్కడో పడిపోయింది ఆ సార్ నేను నిజంగానే అబద్దం చెప్పటం లేదు సార్ నేను టికెట్ తీసుకున్నాను సార్ లాస్ట్ స్టేషన్లో ఎక్కాను సార్ ఉన్నాయి సార్ ఆధార్ కార్డ్ అవి ఉన్నాయి సార్ ఓకే సార్ ఓకే సారీ సార్

థ్యాంక్యూ సార్